మందులు స్వరయం సరఫరా జరగడం జరుగుతున్నాయి మా ఆదాయంలో మందులు కోసము ఎంత ఖర్చు చేస్తున్నాం అంటే ఈరోజు రేపసలు అనారోగ్యానికి గురైన వాళ్ళు వాళ్ళు అనేది చాలా ఎక్కువ మంది ఒక కుటుంబంలోని ఒక నలుగురుంటే నలుగురికీ కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవాళ్ళే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు దా దానికోసము మేము మా ఆదాయంలోని ఒక నలభై శాతము మందులకి ఖర్చు చేస్తాము ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి మాకు కాల్షియం టాబ్లెట్స్ గానీ విటమిన్స్ గానీ మాకు ఉచితంగా దొరుకుతాయి